అవునండి యోగా ఇన్స్టిట్యూటే చెప్పండి ఎప్పుడు వస్తారు ఎప్పుడు జాయిన్ అవుతారు చేరండి టైమింగ్స్ మార్నింగు ఈవినింగ్స్ ఉంటాయండి యోగా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మీరు ఫస్ట్ అయితే రండి సూర్యనమస్కారం చేయడం వల్ల ప్రాణాయామం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవండి మొత్తం నేచురల్గా ఉంటుంది మీ బాడీ ఫిజిక్ కానీ మెంటల్గా కానీ అన్ని మీ చాలా అంటే చాలా చేంజెస్ ఉంటాయి మీలో డైట్ వంటివి బాగా చేస్తే ఇంకా బెనిఫిట్స్ అండి మీకు ఇలా మొలకలు తినడం వల్ల డ్రై ఫ్రూట్స్ అలాంటివి తీసుకోవడం వల్ల ఫుడ్ ఫుడ్ వంటివి ఇంకా తగ్గించడం వల్ల కూడా ఇంకా బాగుంటుంది రావడానికి మార్నింగ్ టు ఈవినింగ్ అండి మీరు రేపు రేపు రావాలి అనుకుంటే రేపటినుంచైనా రావచ్చు అండి ఫీజ్ అయితే ఇలా థౌజండ్ అలా ఉంటుంది మంత్కి

సరే అండి తప్పకుండా రండి